నేను క కట్టెల పొయ్యి మీద వంట చేశాను నేనే కాదు ఇంతకుముందు ప్రజలంతా కూడా చాలా మంది అంటే మన పెద్ద వాళ్ళ కాలంలో కట్టెలు పొయ్యినే ఎక్కువగా ఉపయోగించేవాళ్ళనమాట కట్టెలు ఇప్పుడైతే రాను రాను కట్టెలు వంటచేరకు అంతరించిపోవడం వల్ల అదే వంట చెరకు వనరు అనేది తగ్గిపోవడం వల్ల పొయ్యి వాడకం తక్కువైంది కానీ ఇంతకుముందంతా పొయ్యి వంట కట్టెల పొయ్యి ఎక్కువగా ఉపయోగించేవాళ్ళనమాట ఇప్పుడైతే ఎక్కువ మంది గ్యాస్ సిలిండరు వాడుతున్నారు కట్టెలు పొయ్యి కన్నా గ్యాస్ సిలిండర్ వాడడమే మంచిది ఎందుకంటే కట్టెల పొయ్యి వాడడం వల్ల పొగ ఎక్కువగా వస్తుంది ఆ పొగను పీల్చడం వల్ల ఆరోగ్య రకరకైనా రకరకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయనమాట అంటే కట్టెల పొయ్యి నుంచి వెలువడేటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఆ పోగల వల్ల కంట్లో నీళ్ళు రావడం కళ్ళకు సంబంధించినటువంటి రోగాలు గానీ తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రోగాలు రావడం గానీ జరుగుతుండేదనమాట అందువలనే ఇప్పుడూ గ్యాస్ సిలిండర్ను ఎక్కువుగా వాడటాన్ని ప్రోత్సహిస్తున్నారు కాకపోతే ఈ రెండింటికి గ్యాస్ సిలిండర్కి కట్టెలు పొయ్యకి మధ్య తేడా చెప్పుకోవాలనుకుంటే గ్యాస్ పొయ్యి వాడడమే మంచిదనిపిస్తుంది ఎందుకంటే వంట చెరకు కోసం మనము చెట్లను నరికివేస్తాం అది ఒకా మనకి నష్టం కలిగించే విషయము తర్వాత

ఇంకొకటి ఏమిరా అంటే గ్యాసుకు మనము డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది అదే కట్టెల పొయ్యకి అయితే డబ్బులు ఖర్చు చేయవలసిన అవసరం అయితే ఉండదు ఈ క గ్యాస్ పొయ్యి మింద అయితే ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో వంట అనేది అయిపోతుంది కట్టెల పొయ్యి మింద అయితే కట్టెలు తెచ్చుకోవాలి పొయ్యి మంట వేసి అంటే కొంచెం ప్రాసెస్ అనేది లేట్ అవుతుందనమాట అంటే ఎక్కువగా చెయ్యడానికైతే కట్టెల పొయ్యే బెటర్ అనిపిస్తుంది గ్యాస్ సిలిండర్ కూడా తొందరగానే వంట అనేది అవుతుంది కాకపోతే ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి కట్టెల పొయ్యి మింద చేసుకుంటే మనకు డబ్బులు ఆదా అవుతుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి గ్యాస్ సిలిండర్ వాడడం వల్ల డబ్బులు నష్టమైనా గానీ ఆరోగ్య సమస్యలనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు ఉండే సమాజానికి గ్యాస్ సిలిండరే బెటర్ అని చెప్పు చెప్పవలసి వస్తుంది